నేను అభిరుచి లేదా వృత్తి స్వీకరించడానికి ఏది మిమ్మల్ని ప్రేరేపించింది మీరు ఎప్పటినుండి రన్నింగ్ చేస్తున్నారో మీరు సాధించిన విజయాలు ఏంటి మీ శారీరక బలాలలో కొన్ని ఏమిటి నేను రన్నింగ్ని అభిరుచిగా లేదా వృత్తిగా స్వీకరించడానికి నన్ను ప్రేరణపి నన్ను ప్రేరేపించింది ఎవరు అంటే మా డాడీ మా పేరెంట్స్ అండ్ మా టీచర్స్ నేను ఎప్పటినుంచి రన్నింగ్ చేస్తున్నానంటే నేను ఇంటర్ నుండి రన్నింగ్ చేస్తున్నాను నేను రన్నింగ్ చేయడం వల్ల నాకు ఒక అవార్డు వచ్చింది గోల్డ్ మెడల్ వచ్చింది దానివల్ల నేను చాలా సంతోషంగా ఉన్న శారీరక బలంగా ఉంది ఏమిటి అంటే ఫిట్నెస్ మైంటైన్ చేయడం సన్నగా అవ్వడం అండ్ మన చాలా హెల్దీగా ఉండడం హెల్తి ఫుడ్ తీసుకోవాలి అలాగే కొన్ని టిప్స్ పాటించుకోవాలి మీరు రన్నింగ్ సాధించిన విజయాలల్లో మీరు సాధించిన విజయాలు ఏంటంటే నేను రన్నింగ్లో చాలా ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్లో రన్నింగ్లో సాధించిన విజయాలు ఒకటి గోల్డ్ మెడలు బహస్కా అది అన్నీ